వినాయక చవితికి నేను మట్టి బొమ్మలతో ఐదు అడుగుల మట్టి మా ఊర్లో మట్టి తెచ్చి మట్టి బొమ్మను చేశాను చేయడానికి చాలా వారం రోజులు పట్టింది మట్టిని ఒక నీటిలో కలిపిన తర్వాత మట్టి బొమ్మను తయారు చేసిన తర్వాత మా డాబా మీద ఎండ పెట్టాను కాళ్ళు చేతులు విగ్రహం దంతాలు అలాగే కొబ్బరి పీచు మట్టి రంగులు కలిపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాగా రంగు రంగులు వేశాను రంగులు వేసిన తర్వాత ఎండలో ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత వాటికి ఆకుపచ్చ వివిధ రంగులు కెమికల్స్ రసాయనాలు చంకీలు సున్నము ఇలాంటివన్నీ కలిపిన తర్వాత మరోసారి రంగులు వేశాను ఇలా వేసిన తర్వాత నేను వినాయకుని విగ్రహం చేసిన నాకు ఎంత అనుభవం కలిగింది ఎంత ఆనందకరం అనిపించింది దేవుడికి కొంత సేవ చేశాను దేవుడు భక్తిలో పాల్గొన్నాను అలాగే నందీశ్వరుడికి శంకర బొమ్మని పండక్కి గౌరీ పౌర్ణమి చేశాను ఆ బొమ్మ కూడా రెండు నిమ్మకాయలు మట్టి బొమ్మను తయారుచేసి రెండు మట్టి బొమ్మను చేసి వాళ్ళకి చంకీలు రంగులు వేసిన తర్వాత నాకు ఎంతో అనుభవం కలిగించింది అలాగే మా ఊరు శివాలయం రామాలయం ప్రతిష్ట అయినప్పుడు రాముల వారి బొమ్మలు రకరకాల దేవుని బొమ్మలు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట చేసినప్పుడువాళ్ళకి రంగులు అందించడం లేదా సున్నాలు కలపడం సున్నాలు వేయడం రంగులు వేయడము వాళ్ళకు కావాల్సిన సామాగ్రి సృష్టించాను శిల్పాకారులకి కావాల్సిన సాహాయం నాకు ఎంతో దేవుడికి సాహాయం చేసినంత ఆనందం అనిపించింది అలాగే మా ఊర్లో శివలింగం ప్రతిష్టించినప్పుడు శివుని విగ్రహము అలాగే పార్వతీ విగ్రహము చాలా విగ్రహాలు చే విగ్రహాలు చేశాను చేసిన తర్వాత నాకు ఎలాగ చేయాలో ఎంత ఎలాగా శిల్పం చెక్కాలి ఎంత సైజులు పెట్టాలి నాకు కొంత అవగాహన వచ్చింది దేవుడి కొంత అనుభ సహాయం చేసినట్టు ఉన్నావు కొంత మనసు ప్రశాంతంగా అనిపించింది చాలా గర్వదా ఇంకా గర్వధాయంగా సంతోషినియంగా అనిపించింది